నేను ఒక రెండు రోజుల క్రితం మిట్ట మధ్యాహ్నం కాకుండా అర్ధరాత్రి ఆకాశంలో ఒక తోకచుక్కను దర్శించుకున్నాను అది చూడడానికి చాలా కనుల విందుగా ఉన్నది చూసినప్పుడు నాకు చాలా ఆహ్లాదపరిచింది ఇది నా జీవితంలోనే చాలా మంచి అనుభూతి కలిగించిన సన్నివేశము